మా ప్రాంతంలో పర్యాటక సంరక్షణలకు అనుగుణంగా వసతి రవాణా మౌలిక సదుపాలయాలు లేవు ఎక్కువమంది పర్యాటకులను ఆకర్షించేలా చేయాలంటే ఆ ప్రాంతాల్లో వసతి రవాణా మౌలిక సదుపాయాలు అన్ని ఏర్పాటు చేయాలి